నేను ఇటీవల ఒక స్వెట్షర్ట్ని కొనుగోలు చేసాను అది దాదాపు వెయ్యి నుంచి ప వెయ్యి రూపాయలు పడింది దాన్ని కొనుకోవడం నా పుట్టిన రోజు సందర్భంగా నేను దాన్ని కొనుక్కున్నాను దాన్ని కొనుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది దాన్ని వేసుకున్నప్పుడు నాకు ఎంతో కంఫర్ట్ గా రేట్ ఎక్కువైనా సరే వేసుకున్నప్పుడు చాలా ఆనందాన్ని కలిగించింది అది వేసుకుని తిరుగుతున్నప్పుడు మా తల్లిదండ్రులు కూడా నాకు చాలా బాగుంది అని చెప్పారు బయట నా ఫ్రెండ్స్ కూడా నా స్నేహితులు కూడా అది ఎంతో నీకు అందంగా సూట్ అయింది అని చెప్పారు రేట్ ఎక్కువైనా సరే ఇటువంటి బట్టలు కొనుకోవడం కొనుకోవాలి అని అనిపించింది ఇది కొనుకోవడం నాకు చాలా దా చాలా ఆనందాన్ని కలిగించింది